ఓకే ఫాస్టింగ్ అదే ఫాస్టింగ్స్ అండి ఫాస్టింగ్స్ ఎన్నో విధాలుగా ఉంటాయి మనము ఫెస్టివల్కి సంబంధించి ఏకాదశి ఫాస్టింగు ఇట్లా మన రోజా అన్నవి ముస్లిం కమ్యూనిటీలో ఉన్నాయి కదా అయితే ఎప్పుడే గానీ ఉపవాస దీక్ష మనము పదహారు గంటలు చేస్తే బావుంటుంది అని అంటారు ఆ తర్వాత మనం ఏంటి అని అంటే కొద్దిగా అల్పాహారము మంచి అల్పాహారాము ఏంటి అని అంటే మనం డైరెక్టుగా కాస్త రైస్ ఉడకబెట్టుకోని అందులో పెసరపప్పు కూడా ఉడకబెట్టుకోని తక్కువ సాల్ట్ ఉండి నెయ్యి ఆవు నెయ్యి వేసుకోని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి ఎప్పుడు కూడా ఫాస్టింగ్ వదిలేటప్పుడు మసాలా అవి తినకుండ ఈ యొక్క బ్రౌన్ రైసు పెసరపప్పు నానేసి అది బాగా ఉడికిన తర్వాత మీకు ఎంత నెయ్యి తినాలి అనిపిస్తుందో ఆ నెయ్యి క్వాంటిటీ మీరు ఎంత ఎక్కువ వేసుకున్న పర్వాలేదు కొద్దిగ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అది తిన్న తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత మీరు జూసులు కానీ ఫ్రూట్స్ కానీ కూడా మీరు తీసుకోవచ్చు అలా మీరు చేస్తే చాలా హెల్త్ బావుంటుంది అండ్ మీకు ఇమీడియట్గా కాస్త ఆ శక్తి అనేది గూడా శరీరంలో రావడానికి అవకాశం ఉంటుంది

మీరు ఇది అయిపోయిన తర్వాత కూడా మీరు కొద్దిసేపయిన తర్వాత ఈ ఫుడ్ తిన్న ఒక నలభై ఐదు నిమిషాల తర్వాత గానీ ఒక గంట తర్వాత గనం కానీ మీరు మజ్జిగ తీసుకోవచ్చు కానీ ఉప్పు తక్కువగా వాడితే చాలా మంచిది పళ్ళ రసాలు గూడ తీసుకోవచ్చు నారింజ గా నారింజ కానీ ఇది మన దానిమ్మ కానీ తీసుకోవచ్చు అలా ఉంటే హెల్త్ బావుంటుందండి అర్థమైందా సరేనండి సరే థ్యాంక్ యూ